నాకు ఇష్టమైన ఆటలు ఏమిటి అంటే క్రికెట్ బ్యాట్మింటన్ కబడ్డీ ఇవి నాకు ఇష్టం ఇవి నాకు ఎందుకు ఇష్టము అంటే క్రికెట్టు క్రికెట్ అనేది నాకు